నా పేరు వేణు నేను మీ రెస్టారెంట్ నుండి కొన్ని ఆహార పదార్థాలు పదార్థాలను ఆర్డర్ చేశాను అవి ఏమిటంటే చికెన్ ధమ్ బిర్యాని ఎగ్ నూడిల్స్ అలాగే వెజ్ మంచూరియా ఇంకా ఒక కూల్డ్రింక్ కూడా ఆర్డర్ పెట్టాను కాకపోతే నాకు ఆర్డర్ పెట్టే చివరిలో తెలిసింది ఏమిటంటే నగదు అనేది డెలివరీ అయిన తర్వాత ఇవ్వటానికి వీలులేదని చూపించింది కావున నేను ఎప్పుడు నేను పెట్టిన ఆర్డర్ని రద్దు చేయాలనుకుంటున్నాను ఎందుకంటే నా దగ్గర ఆన్లైన్ పేమెంట్ చేసే అవకాశం లేకపోవడం వల్ల నేను ఆ ఆర్డర్ని రద్దు చేస్తున్నాను నేను ఇప్పుడు చెప్పిన ఆర్డరు నాకు డెలివరీ తర్వాత నగదు చెల్లించే అవకాశం ఉందో లేదో చెప్పండి ఒక వెజ్ ఫ్రైడ్రైస్ ఒక ధమ్ చికెన్ ధమ్ బిర్యాని అలాగే ఒక కూల్డ్రింక్ ఇవి మాత్రం నాకు డెలివరీ తర్వాత నగదు చెల్లించే అవకాశం ఉంటే చూడండి నేను ఆ డెలివరీ అబ్బాయికి డబ్బులు ఇస్తాను నా దగ్గర ఆన్లైన్ పేమెంట్ చేయడానికి సరిపడా డబ్బులనేవి బ్యాంక్ అకౌంట్లో లేవు కావున మీరు నేను చెప్పిన ఆర్డర్ని డెలివరీ అయిన తర్వాత నగదు చెల్లింపు చేయడానికి అవకాశం ఉందో లేదో చూసి నాకు చెప్పండి అలా చేస్తే కనుక నేను డెలివరీ అబ్బాయికి డబ్బులు ఇచ్చేస్తాను